చాల ఎక్కువగా అందరూ ఇష్టపడేది చికెన్ బిర్యాని చికెన్ బిర్యా నీని ఎట్లా చేస్తారంటే ఫస్ట్ చికెన్ని తీసుకొని బాగా కడిగి పసుపుతో కడిగి దాన్ని మ్యారినేట్ చేసి దాంట్లో పసుపు కుం పసుపు కారం ఉప్పు కారం అన్ని చక్కెర అట్లాంటివన్నీ వేసి దానిని చాలా బాగా నానపెడతారు ఒక ఒక ముప్పై నిమిషాలు అట్లా నానబెట్టి దాన్ని తర్వాత దాని తర్వాత వాళ్ళు నానబెట్టి నానబెట్టిన తర్వాత వాళ్లు దాన్ని ఒక బౌల్లో తీసుకొని సైడ్కి పెడతారు దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే ముప్పై నిమిషాలు తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఒక బౌన్లో స్టవ్ మీద పెట్టుకొని ఒక బౌల్లో ఆయిల్ దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటివన్నీ వేసి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి దాన్ని నూనెలో బాగా కాల్చిన తర్వాత దాంట్లో కొం కొంచెం చికెన్ ఆ చికెన్ నానబెట్టుకున్న చికెన్ వేస్తారు వేసిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత దాంట్లో అన్నం ఉడకబెట్టిన అన్నం వేస్తారు దాని తర్వాత మొత్తం కలిపి చికెన్ బిర్యాని మొత్తం కలిపి దమ్ బిర్యానీని పైన దానిపైన వాళ్లు మూత పె మూత వేస్తారు మూతపైన మళ్ళీ ఏదైనా బరువైన వస్తువు పెట్టి దాంట్లో నుంచి గాలి పోకుండా చేస్తారు దానిని చికెన్ దమ్ బిర్యాని అంటారు అట్లా కాకుండా ఇంకో విధంగా కూడా చికెన్ దమ్ బిర్యాని చేస్తారు చికెన్ బిర్యాని అని అనగానే నోరూరుతుంది నాన్ వెజిటేరియన్ ప్రియులకు ఎంతో ఇష్టం ఇంకా హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమ మనదేశంలో చాలామంది ఫంక్షన్స్ ఇతర సంద సందర్భాలలో బిర్యాని పెడతారు ఇది అంతా సరే బ్యాచులర్ కూడా ఈజీగా బిర్యాని చేసుకోవచ్చు రోజు బయట తింటే కూడా ఆరోగ్యం ఇంట్లో రెసిపీలు తయారు చేసుకుంటూ ఆరోగ్యానికి మంచిది మనమే చేసుకున్నాం కదా అని ఒక తృప్తితో ఇట్లా చేస్తారు బయటకు వెళ్లి బిర్యానీ తినే బదులుగా రూమ్ లోనే బ్యాచిలర్లు బిర్యాని చేసుకుంటే సరిపోతుంది అయితే ఇది కష్టమైన పని కాదు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి వండుకుంటే సరిపోతుంది పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాస్త ఇంట్రెస్ట్తో చేస్తే చాలు చాలా సింపుల్గా బిర్యాని చేసుకునేందుకు ఇక్కడ వివరాలు ఉన్నాయి బాస్మతి బియ్యం రెండు కప్పులు చికెన్ ఆఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒకటి పెరుగు అర కప్పు కారం ఒక స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా అరటి టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మసాలా దినుసులు గుప్పెడు బిర్యానీ ఆకులు రెండు పుదీనాకు కట్ట కొత్తిమీర కట్ట యాలకులు మూడు ఉప్పు రుచికి సరిపోయేలా నూనె తగినంత నెయ్యి రెండు స్పూన్లు నిమ్మరసం ఒక స్పూన్ తయారీ విధానం ముందుగా చికెన్ ముక్కలను కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి అందులో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం గరం మసాలా ధనియాల పొడి పుదీనా కొత్తిమీర ఉప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి మ్యారినేషన్ అయ్యేందుకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కా పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద రెండు కప్పులు బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పెట్టాలిఇందులో ఎలకులతో పాటు మసాలా దినుసులు ఉప్పు కూడా వేసి కలపాలి ఇంకో సైడు స్టవ్ మీద బిర్యానీ వండే కళాయి కళాయి పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయలు తరుగు మిర్చి పచ్చిమిర్చి వేయించాల్లి అందులో మ్యారినేషన్ చికెన్ మొత్తాన్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మరి చిన్న మంట మీద చికెన్ని ఉడికించాలి నూనె బాగా పైకి తెల తేలేవరకు కర్రీల్లా ఉడికించుకోవలసి ఉంటుంది మంట కాస్త తక్కువగా పెట్టుకోవాలి మెత్తగా ఉడికించేందుకు స్టవ్ కట్టేసి ఈ చికెన్ మిస్రాన్ని వెయ్యాలి అన్నం పలుకులుగా ఉంటుంది సో కొన్ని నీళ్లు చల్లుకోవచ్చు పైన మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఓ ఐదు నిమిషాలు అలా ఉడికిస్తే అన్నం బాగా ఉడికిస్తుంది పావుగంట మూత తీయకుండా అలాగే వదిలేయాలి అలాగే కాసేపటికి వేడి వేడి బిర్యాని రెడీ స్టవ్ మీద నుంచి కిందకి దించాలి తినే ముందు ఎక్కువగా కలప వద్దు మాది ఇంకో తెలంగాణలో ఇంకో ఫేమస్ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనగానే నోరూరుతుంది నాన్ వెజిటేరియన్ ప్రియులకు ఎంతో ఇష్టం ఇది హైదరాబాదులోని చాలా ఫేమస్ అయిన బిర్యాని ఇంకొకటి చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా చేస్తారు అంటే సేమ్ ప్రాసెస్ మొత్తం బిర్యానీ లాగానే ఉంటుంది కాకపోతే అన్నం మాత్రం సపరేట్గా ఉంటుంది మొత్తం పసుపు కుంకుమ మ్యారినేషన్ చేసిన తర్వాత పక్కన పెడతారు పెట్టిన తర్వాత అరగంట తర్వాత వాళ్లు దాన్ని తీసుకొని ఒక బౌల్లో నూనెలో వేయించిన ఇలాచీలు అవన్నీ కలిపి చేస్తారు దాని తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ని అందులో వేసి బాగా ఉడికిస్తారు ఆయిల్ మొత్తం పైకొచ్చేవరకు బాగా ఉడికిస్తారు ఉడికించిన తర్వాత ఉడికించిన తర్వాత వాళ్ళు మళ్లీ కారం అనీ వేసుకుని మంచిగా ఉడికించిన తర్వాత మళ్లీ కొన్ని వాటర్ పోసి ఉడికిస్తారు అలా ఐదు నిమిషాలకి చికెన్ బాగా ఉడుకుతుంది మంచిగా చేసుకుంటారు నేను మటన్ బిర్యానీ మొదటిసారిగా నేర్చుకున్న చేసిన బిర్యాని మటన్ బిర్యానీ ఈ వంటకాన్ని నేను మా అత్త గారి దగ్గర నేర్చుకున్నా మటన్ ఫస్ట్ టైం బిర్యానీ చేయాలనుకున్నా మటన్తోనే కన్నా చికెన్తో చేయడం మంచిది ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు అందుకే ఇంతసేపు వండాలో అర్థం కాక కాస్త తికమక పడే అవకాశం ఉంది మటన్ చక్కగా ఉడకాలంటే కనీసం నాలుగు నుండి ఐదు గంటలు పెరుగు మసాలాలలో పట్టించి నానబెట్టాలి లేదా ముందు రోజు రాత్రి కలిపి చేసి ఫ్రిజ్లో పెట్టుకొని వండాలనుకునే ముప్పై బిర్యాని ముప్పై నిమిషాల ముందు బయటకు తీసి బిర్యానీ వండుకోవచ్చు బిర్యానీని దాల్చాతో కానీ మిర్చికా సలాన్తో కానీ రైతాతో కానీ వడ్డిస్తే రుచిగా ఉంటుంది ఈ మటన్ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తే దీనికి ఏమేం కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ సోంపు యాలకులు ఆరు లవంగాలు రెండు అంగుళాలు దాల్చిన చెక్కన బిర్యాని మసాలా కొరకు ఇవి వేయించుకున్న ఉల్లిపాయలు కొరకు మూడు మీడియం ఉల్లిపాయలు వంద ఎంఎల్ నూనె డీప్ ఫ్రై కొరకు మ్యారినేషన్ కొరకు ఐదువందల గ్రాముల మాటను మూడు వందల గ్రాములు పెరుగు ఉప్పు తగినంత ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా పై దినుసులతో చేసినది ఒకటిన్నర టీ స్పూన్ పుదీనా ఒక కప్పు అర కప్పు రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు ముందుగా వేయించాలి ఉల్లిపాయలల్లో సగం ఒక నిమ్మకాయ అన్నం వండటం కోసము ఏడువందల యాభై గ్రాములు బియ్యం మూడు లీటర్ల నీళ్లు బియ్యాన్ని ఉడికించడానికి ఉప్పు తగినంత గరం మసాలా దినుసులు అన్ని నీలల్లో వేయటానికి బిర్యానీ కొరకు నాలుగు లేదా ఐదు టీ స్పూన్ల కాచిన నూనె రెండు టీ స్పూన్ల నెయ్యి ఒక్కొక్క కప్పు పుదీ పుదీనా ఆకులు వేయించిన ఉల్లిపాయలు మిగతా సగం మసాలాలు తయారు విధానం మ్యారినేషన్ చేసినవన్నీటిని కలుపుకొని మ్యారినేట్ చేస్తారు మారినేషన్ చేసిన తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి నాలుగు గంటలు మూడున్నర బియ్యం నానబెట్టాలి అర కేజీ బాస్మతి బియ్యం తీసుకొని ముప్పై నిమిషాలు పాటు నానబెట్టాలి తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి అన్నం వండుట కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో సరిపడా ఉప్పు గరం మసాలా దినుసులు బిర్యాని ఆకులు ఆకులు నూనె పుదీనా ఆకులు వేసి మరిగించాలి నీరు మరగడం మొదల మొదలవ్వగానే అందులో నానబెట్టిన బియ్యం వేయ్యాలి బియ్యం వేయ్యగానే నీళ్లు మరగడం ఆగిపోతుంది అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించి మరగడం మొదలైన దగ్గర నుండి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి స్టవ్ కట్టేయాలి కట్టేసిన వెంటనే నీరు వడకట్టేసి వడకట్టేసిన సగం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి అన్నం పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యాని చేయడం స్టార్ట్ చేయాలి ఒక ఒక మంది పా ఒక మంద పాటి అడుగున్న లోతైన గిన్నెలు నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల నూనె ముందుగానే కాచిన వీధి వేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నానబెట్టిన మటన్ కూడా వేసి సమానంగా పరుచుకునేలా సర్దాలి తర్వాత దానిమీద సగం ఉడికిన అన్నం వేసి పైకిన కొన్ని పుదీనా ఆకులు వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి గిన్నెను అల్యూమినియం ప్లోయిల్తో సరిగ్గా కవర్ చేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ మీద తర్వాత పదిహేను నిమిషాలు సిమ్లో సన్నని సెగ మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి ఒక అరగంట ఆగిన తర్వాత దాన్ని మూత తీసి దాని టేస్ట్ చేయాలి ఇంట్లానే సేమ్ మటన్ కర్రీ కూడా చేస్తారు మటన్ కర్రీ ఎలా చేస్తారు అంటే సేమ్ మటన్ బిర్యానీ చేసినట్టే చేస్తారు కాకపోతే దీంట్లో అన్నం వెయ్యరు అన్నం సప అన్నం సపరేట్ వండుకుంటారు కర్రీ సపరేట్గా వండుకుంటారు సేమ్ మ్యారినేట్ చేస్తారు మటన్ని కూడా మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసిన దాన్ని ఒక బౌల్లో వండుకుంటారు అట్లానే వండుకున్న తర్వాత టేస్ట్ చేస్తారు